మా ప్రాంతంలో ఎన్నో వినోద కార్యకలాపాలు ఉంటాయి ముఖ్యంగా మా ఊరు ఆర్ట్స్ కాలేజీలో చాలామంది వ్యాయామం చేయడానికి మరియు ఎంతో వినోదం పొ పొందడానికి వస్తుంటారు అక్కడ ఉన్న పుల్అప్ బారు క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ ఎంతోమంది వినోదం పొందుతానికి ఆడుతారు ఇటీవల ఎగ్జిబిషన్ కూడా వచ్చింది అక్కడ జెయింట్ వీలు కొలంబస్ స్కేటింగ్ లాంటివి ఎన్నో ఆహ్లాదానికి వినోదానికి పెట్టారు